అవును నేను నైతికంగా సమస్యాత్మకమైన పుస్తకాలను గురించి చదివాను అలాంటి పుస్తకాలు సమాజంలోని నైతిక దూరణలను ప్రశ్నిస్తూ వివిధ పరిశీలించేటట్లు చేస్తాయి ఇది ఎలా ఉండాలి అంటే ఆలోచన ప్రేరేపించేలా అంటే పాటకుడికి కొత్త దృక్కోణాలను అందించాలి నిర్దిష్ట అంశాలపై దృష్టి పెట్టేలా ఉండాలి అంటే సమాజంలోని వివాదాస్పద లేదా నైతికంగా సమస్యాత్మకమైన అంశాలను వివరించే వివరించాలి తట్టస్స్తంగా అంటే ఏకపక్షంగా కాకుండా వివిధ అభిప్రాయాలను సమన్వయం చేయాలి వాస్తవాలకు దగ్గరగా ఉండాలి అంటే ఊహల కంటే వాస్తవాలను ఆధారంగా తీసుకోవాలి ఇది ఎందుకు ఉండాలి అంటే సమాజానికి మేలు కలిగించడానికి అంటే కొన్ని పుస్తకాలు సామాజిక న్యాయం వివక్ష మానవ హక్కులు వంటి అంశాలను లోతుగా అర్థం చేసుకునేలా చేస్తాయి వ్యక్తిగత అభివృద్ధికి అంటే మన స్వంత నైతిక ప్రమాణాలను ప్రశ్నించుకునేందుకు సహాయపడతాయి వివిధ కోణాలను అర్థం చేసుకోవడానికి అంటే విభిన్న దృక్కోణాలను ఎద్దుకు ఉనికిలో ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి